నమస్తే మ్యాడం

టెంత్ క్లాస్ మ్యాడం ఎయిట్ పాయింట్స్ వచ్చాయి మ్యాడం ఇంటర్ త్రీ నైంటీ వచ్చాయి మ్యాడం ఎయిటీన్ తౌజన్ అండి లేదు మ్యాడం ఈ కాలేజీ బాగుందని ఈ కాలేజీకె పెట్టుకున్నాను మ్యాడం ఓకే మ్యాడం ఎందుకు క ఎందుకు మ్యాడం కట్టాలి మరి బుక్స్ లైబ్రరీలో ఉంటుంది కద మ్యాడం ఓకే మ్యాడం ఓకే మ్యాడం ఎంత అవుతుంది మ్యాడం ఓకే మ్యాడం మరి హాస్టల్ ఫీజు అది ఎంత ఉంటుంది ఓకే మ్యాడం మరి ఫుడ్డు హాస్టల్ అంటే ఒకదేనా మరి రూమ్కి వేరుగా ఫుడ్డికి వేరుగా కట్టాలా మ్యాడం త్యాంక్ యూ మ్యాడం వస్తామండి ఓకే మ్యాడం తీసుకొస్తాం